తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాజకీయాల పార్టీల గురించి ప్రస్తావన వస్తే ఖచ్చితంగా ఒక చెప్పుకోవాల్సిన పార్టీలు నాలుగు నుంచి ఐదు పార్టీలు ఉన్నాయి ప్రతీ ఇప్పటిదాక జరిగిన మూడు శాసనసభ ఎన్నికల్లో ఎంతో ప్రా ఎంతో ప్రముఖ పాత్ర వహించిన నా నాలుగు నుంచి ఐదు పార్టీలు గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము మొట్టమొదటిది పార్టీ ఈ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు పేరు మార్చుకున్నది అదే పార్టీ పేరు మార్చుకున్న పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితి దాన్ని అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వారు ఎప్పటి నుంచో రెండువేల రెండువేల సంవత్సరం నుంచి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ గురించే పోరు చేస్తూ ఇరవై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తరువాత ఎందరో మంది విద్యార్ధుల సహకారంతో గొప్ప గొప్ప మేధావుల మంది సహకారంతో ఎందరో మంది అమరుల త్యాగాలతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రం ఏర్పాటు చేసాక మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారి ప్రభుత్వం పదేండ్ల పాలన నిర్వహించింది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పథకాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపింది అటు తరువాత చెప్పుకోవలసినటువంటి పార్టీ అనగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ తరపున అధ్యక్షుడిగా వ్యవహరించేది రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి అతనే రేవంత్ రెడ్డి గారే కాకుండా కాంగ్రెస్ పార్టీలో మహా మహా దిట్టలు మహా మహా గొప్ప నాయకులు ఎంతరో అబి ఎంతో ఎంతో అభిమానం గల ఎంతో ప్రముఖమైన నాయకులు ఎంతో అనుభవం గల నాయకులు కూడా ఉన్నారు కా తే కాంగ్రెస్ పార్టీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అదే కాకుండా ఇంకొక జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ చాలా విశిష్టమైన ఆధారం సంతరించుకుంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా తెలంగాణలో ఇప్పుటిదాకా జరిగిన మూడు ఎన్నికల్లో కూడ భారతీయ జనతా పార్టీ దానికి తగ్గ పేరుని నిలబెట్టుకోలేకపోయింది ఎంతో తక్కువ స్థానాలతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా చిన్నగా మనుగడను సాగిస్తుంది ప్రతీసారి వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పెద్ద పార్టీలు పోటీ చేయడం జరుగుతుంది అదేకాకుండా ఇంకొక పార్టీ అనగా ఎఐఎంఐఎం మజిలిస్ పార్టీ ఈ పార్టీ ఎక్కువగా ముస్లిం మతస్తులకు సంబంధించిన పార్టీ ఈ పార్టీ గత పదేళ్ళ నుంచి టిఆర్ఎస్ పార్టీతోని పొత్తులో ఉంది ఈ టిఆర్ఎస్ పార్టీ ఎఐఎంఐఎం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి గత పదేళ్ళ నుంచి వాళ్ళ పూర్తి పూర్తి స బలంతో తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళ పాటు పాలించారు ఇంత గొప్ప నాయకులు అనగా కల్వకుంట్ల తారక రామారావు గారు వారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి తనయుడు అతను ఈ రాష్ట్రానికి ఐటీ మంత్రి అనగా కార్పొరేట్ సంబంధించిన మంత్రి ఎన్నో విదేశీ వ్యాపార సంస్థలను ఇదే తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ ఎంతో అభివృద్ధి చేసాడు హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసాడు ఇక్కడ ఎంతో మంది ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది కల్పించిన ఘనత కల్వకుంట్ల రామారావు గారిది అని చెప్పుకోవాలి ఒక మంచి చదువు ఒక మంచి దృక్పథం భవిష్యత్ భవిష్యత్తు భావితరాల మీద ఒక మంచి ఉద్దేశం ఉన్న ఒక నాయకుడు అతను అంతేగాకుండా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కూడా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రతిష్టాత్మకమైన వంతెనలను ప్రాజెక్టులను నిర్మించాడు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరము ఖచ్చితంగా తెలంగాణ పేరు నిలబెట్టగలిగే ఒక గొప్ప ప్రాజెక్ట్ అంతేకాకుండా తెలంగాణ వ్యవసాయ దాహాన్ని తీర్చగలిగే ఒక గొప్ప ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టును పరవళ్ళు త్రొక్కే గోదావరి నది మీద నిర్మించడం ఎంతో ఆనందదాయకం అంతేకాకుండా సమగ్ర అభివృద్ధి ఉండాలని ఎన్నో చెట్లను నాటించి హరిత హారం అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి వేలాది చెట్లను నాటించడం అతని ఘనత పల్లెలు పల్లెలు కూడ పట్టణాలతో సమంగా వెలిగితేనే రా బాగుపడతదనే ఉద్దేశంతో పల్లె ప్రగతిని తీసుకొచ్చిన ఘనత కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిదే రాష్ట్రం రావడానికి కారణమై రాష్ట్రం వచ్చేదాక ఉపవాసం చేస్తాను అని ఉపవాస దీక్షకు దిగి చావు బ్రతుకుల మధ్య అలా కొట్టుమిట్టాడి తిరిగి బ్రతికొచ్చి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కూడ ఆయనదే